మాకు కొళాయి నీరే వస్తుంది అంటే మున్స్పాలిటీ వాటర్ విలేజ్ మొత్తం మీద ఒకటి ఉంటుంది ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది దాని నుంచి ఏ త్రూ వాటర్ పైప్స్ ద్వారా మున్సిపల్ వాటర్ వస్తుంది అది మార్నింగ్ ఫైవ్ టూ ఎలెవన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకూ ఉంటుంది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ టూ నైన్ థర్టీ వరకు ఉంటుంది ఆ వాటర్ బాగానే ఉంటుంది కానీ అప్పుడప్పుడు ఆ వాటర్ని ఏ ట్రై ఏ శుద్ధి చేసేవాళ్ళు బ్లీచింగ్ వాటర్ బ్లీచింగ్తో అదే కడుగుతూ ఉంటారు అది సిమెంట్ ట్యాంకే బాగానే ఉంటుంది కానీ అప్పుడప్పుడు వాటిని బాయిల్ చేస్తే తెలుస్తుంది అప్పుడప్పుడు హండ్రెడ్ డిగ్రీస్ వరకు బాయిల్ చేస్తే దానికి క్రిందన వైటిష్గా సున్నం లాంటిది తేలుతుంది అది ఏమైనా ఇబ్బంది అని అనుకుంటున్నాము మరి దాని గురించి ఇంకా పూర్తిగా మాకు తెలియదు